నమస్తే మొబైల్ కావాలండి

మీ దగ్గర ఎటువంటి బ్రాండ్స్ ఉన్నాయో చూపిస్తారా అండి పది వేలలో చూపించండి చూపించండి

ఈ ఫస్ట్

క్యాష్ ఈఎమ్ఐ ఆప్షన్ ఏమైనా ఉంటే ఎంత ఎంత అవుతుంది

రియల్మీ అది రియల్మీ రియల్మీ అది నాకు ప్యాక్ చేసేయ్యండి అది క్యాష్ ఇస్తాను

ప్యాక్ చేసేయ్యండి క్యాష్ ఇస్తాను